హలో అండి ఇంతక ముందు మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాము కదండి అందులో ఒక ఎక్కువ ఆ ఆర్డర్ ఇచ్చినాము అందులోకెళ్ళి కొన్ని తీసేయాలి అండి మేము మేము ఆర్డర్ ఇచ్చినాము చికెన్ బిర్యానీ ప్రాన్స్ కర్రీ మటన్ కర్రీ మటన్ ఫ్రై ఫిష్ ప్రాన్స్ అవన్నీ ఆర్డర్ ఇచ్చినాము కదండి అండ్లకెళ్ళి ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ఫ్రై తీసేసి గోంగూర చికెన్ ఇంకా స్వీట్స్ కద్దు కీరు గులాబ్ జామును హల్వ అవి పెట్టండి ఇంకా ఎప్పుడు వస్తారు అండి ఓ ఇరవై నిముషాలు పడుతుందా వద్దండి పది నిమిషాలలో రండి ఇక్కడ అంత చచ్చిపోతున్నారు అండి తినాలి ఆకలికి తొందరగా రండి ఓకే అండి